పిల్లల పెరుగుదల అభివృద్ధిలో క్రీడా కీలక ప్రాతను పోషిస్తున్నంతో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుత తరం పిల్లలు పోలిస్తే ఇంతక ముందుతరం పిల్లల్లో బహిరంగ క్రీడలు బాగా ప్రాచుర్యం పొందాయి దాని ద్వారా వారు మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేవారు గిల్లిదండ సబ్జు గోళిలాట వంటి వాటి మీద నేల మీద ఆడేవారు దీంతో వారిలో ఉత్సాహం నేటి తరం పిల్లల కంటే చాలా రేట్లు ఎక్కువగా ఉండేది కానీ నేటితరం పిల్లలు ప్రస్తుతం చరవాణిల్లో గేమ్స్ లేదా వీడియో గేమ్స్నే ఎక్కువగా ఆడుతున్నారు క్రీడా సమయం మరు సాంస్కృతి మార్ మారిపోవడం వల్ల భారతదేశ సాంప్రదాయం ఆటలను మరుగున పడిపోతున్నాయి దాదాపు అంతరించిపోయిన కొన్ని భారతీయ ఆటలు చాలా ఉన్నాయి అందులో కొన్ని గిల్లిదండ ల లగోరి గోళీలు కొక్కో బొంగరం గొలుసు అష్టాచమ్మా సబ్జు లాక్ అండ్ కీ రాజు రాణి మంత్రి దొంగ పోలీస్ వంటి చాలా ఆటలు ఉన్నాయి